ఆంధ్రప్రదేశ్ ఒక సుసంపన్నమైన చరిత్ర సంస్కృతిక మరియు సహజ వనరులు కలిగి ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రం వినోదం కోసం కూడా అనేక అవకాశాలు అందిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రసిద్ధ వినోద పర్యాటక ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి మొదటిగా థీమ్ పార్కులు గౌతమి పార్క్ విశాఖపట్నం ఈ పార్క్లో వివిధ రకాల సవారీలు ఆటలు మరియు ప్రదర్శనలు ఉన్నాయి ఇది భారతదేశంలోని అతి పెద్ద థీమ్ పార్కుల్లో ఒకటి హాయిలాండ్ తిరుపతి ఈ పార్క్లో నీటి పార్క్ పక్షుల శాఖ మరియు వివిధ రకాల సవారీలు ఉన్నాయి మూడోవది లలిత కళ హైదరాబాద్ ఈ పార్క్లో ఒక థీమ్ పార్క్ ఒక జూ మరియు అక్వేరియం కూడా ఉన్నాయి వాటర్ పార్క్లు హాయ్ల్యాండ్ తిరుపతి దీంట్లో అనేక రకాల వాటర్ రైడ్స్ ఉంటాయి స్కై వాటర్స్ విశాఖపట్నం ఈ పార్క్లో వివిధ రకాల వాటర్ రైడ్లు మరియు ఆటలు సందర్శక ప్రాంతాలు కూడా ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ వాటర్ పార్క్ విశాఖపట్నం ఈ పార్క్లో వివిధ రకాల వాటర్ స్లైడ్లతో పాటు సరదాగా సముద్ర తీరం అన్ని కూడా ఆ ప్రాంతం యొక్క రిసార్ట్ల్లో నుంచి చూడవచ్చు జూలు జూలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి శ్రీకాళహస్తి జూ ఈ జూలో భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన వివిధ రకాల జంతువులు ఉన్నాయి నెల్లూరు జూ ఈ జూలో భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన అనేక రకాల జంతువులు ఉంటాయి అలాగే అమ్యూస్మెంట్ పార్కుల్లో కూడా అనేక రకాల అమ్యూస్మెంట్ పార్క్లు భారతదేశంలో ఉన్నాయని తెలియపరచడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే వివిధ రకాలమైన వినోద కేంద్రాలు ఏమిటంటే థీమ్ పార్క్లు అలాగే వాటర్ పార్క్లు వీటి ద్వారా భారతదేశానికి ఎంతో కొంత ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి